భారతదేశంలో ఉష్ణ మండలానికి సమీపంగా ఉన్నందున ప్రధానంగా ఉష్ణ వాతావరణం కలిగిన దేశంలో పరిగణించబడుతుంది అయితే ఋతువులు మార్పులు భూస్వరూపం మరియు ఎత్తు వలన వాతావరణం విభిన్నంగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ చలికాలం చలికాలంలో డిసంబర్ నుంచి ఫిబ్రవరికి చాలా చలిగా ఉంటుంది కొన్ని ప్రాంతాలలో మంచు కూడా పడుతుంది మార్చ్ నుండి జూన్ వరకు వేడి ఉంటుంది ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ దాకా పెరుగుతుంది జూన్ నుండి సెప్టెంబర్ మైసూరు మోస్తరు నుండి వారి వర్షాలు పడతాయి రాజస్థాన్ ఉష్ణ మరియు ఎండలు ఎక్కువగా ఉంటాయి తీర ప్రాంతాలు కొంత తేమతో కూడిన వేడి వాతావరణం కలిగి ఉంటుంది తూర్పు ప భారతదేశం వర్షాకాలంలో భ తీవ్ర వర్షాలు పడతాయి శీతాకాలంలో కొంత చలిగా ఉంటుంది వేసవిలో తేమకూడిన వేడి ఉంటుంది దక్షిణ భారతదేశం ఏ వేడి తేమ ఉంటుంది తూర్పూ తీరంలో ఉత్తర తీరం మాన్సూన్ వర్షాలు నవంబర్ డిసంబర్ మధ్య వస్తాయి కొన్ని ప్రాంతాలలో తగినంత ఉష్ణోగ్రతలు ఉంటాయి ఈశాన్య భారతదేశం ప్రపంచంలో అత్యధిక వర్ష ప్రాంతాన్ని పొందే ప్రాంతాలు చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది భారతదేశం వాతావరణ ప్రాంతానికి కాలానికి అనుగుణంగా చాలా మారుతు ఉంటుంది ఇది వ్యవసాయ జీవనశైలి పర్యాటకం మీద గణనీయ ప్రభావం చూపుతుంది